యా గుడ్ ఆఫ్టర్నూన్ మేడం చెప్పండి ఓకే అవునండి అవునండి

ఓకే సో ఓకే సో పెయింట్లో మ్యాక్సిమమ్ అంటే సింపుల్ కలర్స్ బాగుంటాయి మేడం మరి ఎక్స్ట్రా ఎక్కువ కలర్స్ కాకుండా ఒక టూ టూ త్రీ కలర్స్ అలా పడితే క్లాసిగా కనపడుతుంది మరి ఓవర్ కాకుండా ఆ కలర్స్ అనేవి కూడా పేల్ గ్రీన్ బ్రౌను యాష్ కలర్ ఈ మూడు బాగుంటాయి మేడం అంటే మరి ఓవర్ కనపడదు సింపుల్గా కనపడుతుంది ఓకే ఓకే ఉన్నాయి మేడం ఇదో చిల్డ్రన్ కిడ్ రూమ్స్ ఉంటాయి కదా కిడ్స్ రూమ్కి బేబీ పింక్ నార్మల్ మీ మా అడల్ట్ వాళ్ళ రూమ్స్కి అయితే లైట్ కలర్స్ అన్నారు కదా ఆరెంజ్ అలా సరిపోతాయి మేడం బాగుంటుంది అవును మేడం అలా మా దగ్గర లేదు మేడం కానీ ఆ సర్వీస్ మా దగ్గర అవైలబుల్ లేదు మాకు తెలిసిన వేరే వాళ్ళు ఉన్నారు సో కావాలంటే మీకు అలా పెయింట్తో పాటు అవి కూడా కావాలంటే మేము వాళ్ళతో కూడా మాట్లాడిస్తాం మేడం సో అవును ఓకే సో ఇది డీలర్షిప్ మేడం మా దగ్గర డీలర్షిప్ మాత్రమే ఉంటుంది అంటే పెయింట్స్ మాత్రం మేము అమ్ముతాం సో మీకు వాళ్ళ కాంటాక్ట్ కావాలంటే కూడా మీకు ఇప్పించగలం

సో ఎన్ని పెయింట్స్ తీసుకుంటున్నారు మేడం మీరు అంటే ఏవరేజ్గా ఎన్ని పెయింట్స్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే కలర్స్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నారు ఫోర్ అంటున్నారు కదా సో అవును మేడం సో ఫోర్ కలర్స్ అంటున్నారు కాబట్టి ఒక నిషయం మేడం నేను చెక్ చేసేప్తాను అమౌంట్ మేడం ఒక పెయింట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఉంటుంది మేడం ఒక వన్ లీటర్ పెయింట్ బకెట్ అనేది త్రీ హండ్రెడ్ పడుతుంది సో మీరు ఫోర్ అంటున్నారు కాబట్టి ట్వెల్వ్ థౌజండ్ థౌజండ్ రూపీస్కి ఇవ్వగలం మేడం యా మేడమ్ అంటే ఇప్పుడు మా ప్రాఫిటబుల్ రేట్ మరీ అసలు ఉండదు మేడం అంటే జస్ట్ తెప్పించాము ఇచ్చేసాము అన్నట్టుంటుంది సో మాకు వచ్చేది ఇందులో ప్రాఫిట్ తక్కువ సో థౌజండ్ ఫైవ్ హండ్రడ్ మేడం ఓకే థాంక్యూ మేడం